నిన్న నేను హైదరాబాదు వెళ్ళాను అక్కడ ఒక ట్యాక్సీ నేను బుక్ చేశాను డ్రైవర్ వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు నేను ఆఫీసుకు వెళ్తుండగా మధ్యలో షాపులో వాటర్ కోసం ఆపాను ఒక వాటర్ బాటిల్ తీసుకురండి అంటే ఆ డ్రైవర్ డబ్బులివ్వండి సార్ తీసుకొస్తాను అని చెప్పి అన్నాడు కొంతమంది డ్రైవర్స్ అలా ఉండరు కానీ ఆ వ్యక్తి మాత్రం చెప్పగానే డబ్బులు ఇవ్వండి సార్ అన్నాడు నీవు వెళ్తున్న మార్గంలో అతను చాలా నెమ్మదిగా డ్రైవ్ చేశాడు స్పీడ్ బేకర్ల దెగ్గరా గొంతుల గుతకల దెగ్గరా వాటి దెగ్గర చాలా నిదానంగా చాలా పద్ధతిగా డ్రైవ్ చేశాడు నేను ఆఫీసుకెళ్ళి ఫై ఆఫీస్కెళ్ళి కిందకొచ్చే దాకా నా కోసం వెయిట్ చేశాడు సార్ హైదరాబాదులో పలానా